నమస్తే అండి బాగున్నారా అండి అవునండి నేనే పిలిపించానండి అదే యూనిట్ వన్ మార్క్స్ మొన్న ఎగ్సామ్స్ జరిగినయి కదండి యూనిట్ వన్కి మార్క్స్ వచ్చినయి అండీ మీ అబ్బాయి చెప్పాడా అండీ ఆ అవునండీ బాగా తక్కువగా వచ్చినయి ఇదివరకు బాగానే వచ్చినీ అండీ ఈ మధ్యన సరిగ్గా చదవడంలేదు

ఆ చెప్ చెప్తున్నామండి చదివిస్తున్నాం కూడా మళ్ళీ మాట కూడా వినట్లేదండీ అసలు ఫ్రెండ్స్ని పక్క వాళ్ళతో కూడా వాల్లందరూ కంప్లయింట్ చేస్తున్నారు అండి టీచర్సునీ పక్కపిల్లలందరిని కొడుతన్నాడనీ అలా చేస్తున్నాడు అండి జోయిన్ అది జో ప్రైవేట్ క్లాసెస్కి పెడతున్నామండి మీ అబ్బాయిని కూడ జోయిన్ చెయ్యండి ఈవ్నింగ్ అండి ఫైవ్ టూ సిక్స్ వరకూనండీ ఫ్రీగానే అండి మా అది మా మా స్కూల్ పిల్లలే కదండీ ఆ సరేనండి మీరు కూడా చెప్పండి కొంచెం ఇంటి దగ్గరే ఉన్నారు కదా చదవమనీ ఇలా కొంచెం భయం కూడా మీరు చెప్పండి సరేనండి